పద్నాలుగు ఎనిమిది రెండు వేలు ఒకటి ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరు పది ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పదహారు తొమ్మిది రెండు వేల ఒకటి నాలుగు తొమ్మిది రెండు వేలు